మెమోరబుల్ క్లైంబింగ్ అంటే రాక్ క్లైంబింగ్ అని చెప్పవచ్చు అది చాలా కష్టంగా ఉంటుంది ఫస్ట్ చాలా ఎనర్జీ యూజ్ చేయాలి ఫస్ట్లో చాలా భయమైంది కానీ ఎక్కే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది